నేను పుస్తకాలను చదవడం అనుభవించాను కానీ నేను భావోద్వేగాల నుంచి దూరంగా ఉండేలా పనిచేస్తున్నాను అయితే పుస్తకాలు చాలా ప్రభావితమైనవి మరియు కొన్ని కథలు చాలా గాఢమైన భావోద్వేగాలు సృష్టించగలవు ఒకసారి ది బుక్ థీఫ్ అనే పుస్తకం నుంచి గురించి విన్నాను ఇది చాలామంది చదివిన భావోద్వేగంగా గాఢమైన పుస్తకంగా పేరు పొందింది ఈ పుస్తకంలో రిఫిల్ హా ఏఎన్ఎస్ లాంటి పాత్రలు నాజీ జర్మనీలో జరిగే అత్యంత బాధాకరమైన పరిస్థితులు ప్రియమైన వ్యక్తులను కోల్పోవడం వారి జ్ఞాపకాలను తీసుకెళ్ళలిపోవడం వంటి అంశాలు మనసును తడిమేలా ఉంటాయి ఇలాంటి పుస్తకాలు మంచి జీవితం బాధ ప్రేమ నిరాశను మరణాన్ని అనుభవించేలా చెయ్యగలవు ది బుక్ థీఫ్లోని నాజీ ప్రపంచంలోని పరిస్థితులు బలవంతంగా విడిపోవాల్సిన కుటుంబాలు మరణాన్ని అంగీకరించే పాత్రలు ఎన్నో కనిపిస్తాయి